నేను ఆన్లైన్ విభాగంలో అమెజాన్ మాధ్యమం ద్వారా చాలా ప్రోడక్ట్లను కొన్నాను అందులో నాకు ఎక్కువగా నచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే ఫోన్లు ఎందుకంటే నేను ఫోన్లు నాకు పెద్ద తెలియవు కొత్తలో నేను ఆ ఫోన్ల గురించి తెలియక యూట్యూబ్లో ఏవో చూసి దాని ద్వారా ఫోన్ని నేను ఆర్డర్ పెట్టాను విచిత్రం ఏంటంటే నేను పెట్టిన ఫోన్ అనేది నాకు చాలా తక్కువ రోజుల్లో డెలివరీ చేయబడింది ఇంకా ఆ యొక్క సమస్య యొక్క డెలివరీ బాయ్ నాతో చాలా మంచిగా మాట్లాడ సాగాడు నాకు ఆ డెలివరీ యొక్క కంపెనీ అంటే అమెజాన్ది సంస్థ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసింది అందుకే నాకు ఆ ఫోను మంచిగా కలిసి వచ్చింది అని చెప్తాను ఇంకా అందులో ఇంకా నచ్చింది ఏంటంటే బ్యాటరీ విభాగం చాలా ఎక్కువ రోజులు వస్తుంది నాకు ఎందుకంటే నేను వాడకపోతే ఇంచుమించు నా ఫోన్ నాకు రెండు రోజులు దాకా వస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ కూడా ఎప్పుడు నాకు స్టక్ అవడం లాంటివి చేయలేదు నేను వాడే దానికి ఇక సరిగ్గా సరిపోతూ ఉంది నాకు ఆన్లైన్ మాధ్యమంలో కలిసి వచ్చిన వస్తువు అది ఈ ఫోన్